ఫామ్ నుండి మాట్లాడుతున్నానండి ఫార్మర్ని అదేనండి మా దగ్గర వెజిటేబుల్స్ అవి తీసుకోవడానికి మీకు డీలింగ్ ఓకే చెప్పారు కదా మా దగ్గర వెజిటేబుల్స్ అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి మీరు తీసుకోవడానికి క్వా క్వాలిటీ అది కూడా చూసారు కదా ఒకసారి కావాలా వద్దా ఏంటనేసి కాల్ చేసాను మా దగ్గర వంకాయలు బీరకాయలు బెండకాయలు అన్నీ ఆకుకూరలు కూడా అన్నీ ఉన్నాయి నెక్స్ట్ చెప్పండి ఆర్గానికేనండి మేము అలా ఏమీ చేయలేదండి మేము పశువుల దగ్గర నుంచి తీసుకున్న ఎరువులే తప్ప ఇంక బయట నుంచి రసాయనాలు గానీ ఏమీ వాడలేదు మేమే సొంతంగా ఎరువు తయారు చేసి ఆ ఎరువుతోనే మేము ఈ మొక్కల్ని పోషకాలు అందిచాము అందించి ఆ విధంగానే పండించాము ఇది క్వాలిటీయే గాక చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అదేనండి ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకు చెప్పండి అలాగేనండి ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా సప్లయ్ బాగుందని చెప్పారు ఇప్పటివరకు తీసుకున్నారండి కాకపోతే వాళ్ళకు కొంచెం ఇప్పుడు రేటు ఎక్కువ అయిందని చెప్పేసి వద్దంటున్నారు మీకు ఎంత అమౌంట్ అయితే పర్లేదో చెప్తే మేము ఆ విధంగా కొంచెం ధరలు తగ్గించి చెప్పగలము

మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంతే మేము ఇస్తామండి అదే ట్రావెలింగ్ కూడా కొంచెం మీరు వెహికల్స్ అరెంజ్ చేసుకుంటే

అవుతుంది మాకు అన్నీ పండించడానికి అన్నీ సమానంగా సరిపోతాయి మేము ఎక్కువ లాభాలకి అమ్మట్లేదండి ఏవండి ఇంకా కూరగాయలతో పాటు పండ్లు అలాంటివి కూడా ఉన్నాయి అండి అన్ని రకాలు పండ్లు రకాలు కూడా ఉన్నాయి అవి కూడా కావాలన్నా తీసుకోవచ్చు వెజిటేబుల్స్తో పాటు ఇంకా మీకు వీలైతే ఇంకా ఎవరికైనా కావాలనుకున్నా సరే కొంచెం ఈ అడ్రస్ చెప్పి కొంచెం అందరికీ చెప్పండి ఇక్కడ దొరుకుతాయి అన్ని రకాల వెజిటబుల్స్ అని చెప్పేసి

సరేనండి ఆకుకూరలు కూడా అన్నీ చాలా రుచిగా ఉంటాయండి ఎందుకంటే మేము రసాయనాలు వాడం కాబట్టి చాలా బాగుంటాయి ఒకసారి వచ్చి చూసి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారని అనుకుం అనుకుంటున్నాం మేము సరే అండి కొంచెం తొందరగా రావాలండి ఎందుకంటే ఇది పెద్దపెద్ద పెట్టిన తర్వాత ఎక్కువ రోజులు అయితే నిలవ ఉంటే పాడైపోతాయి మీకు ఉపయోగపడవు మాకు ఉపయోగపడవు అందువల్ల తొందరగా వచ్చి పట్టుకెళ్ళండి సరేనండి